నమస్కారమండీ అదే నేను ఇందాకడా ఒక టాక్సీ అనేది బుక్ చేసుకున్నాను అది ఎక్కడ ఎక్కడ అంటే నేను గణేషు సెంటర్ దగ్గర నేను గణేష్ సెంటర్ వైజాగ్ దగ్గర నేను మీకు టాక్సీ బుక్ చేసుకున్నాను కాకపోతే నేను ఒక చిన్న కారణం చేత వేరే చోటికి వెళ్లాల్సి వచ్చింది నేను ప్రస్తుతం ఉన్న చోటు మీకు చెప్తాను ఆ అడ్రస్ కి మీరు వచ్చి నన్ను పిక్ చేసుకోవచ్చు సరే ఆ అడ్రెస్ తెలియజేస్తాను ఒకసారి చెప్తాను వినండి మీరు ఇప్పుడు గణేష్ చౌకు దగ్గరికి గణేష్ సెంటర్ దగ్గరికి వస్తే కనుక అక్కడ నుంచి ఒక కిలో మీటర్ ఆ స్ట్రైట్ వచ్చేయండి ఆ రోడ్డు స్ట్రైట్ వచ్చేస్తే కనుక మీకు లెఫ్ట్ ఒక రెస్టారెంట్ ఒకటి కనిపిస్తుంది ఆ లెఫ్ట్ సైడ్ రోడ్డు తీసుకొని ఒక హాఫ్ కిలో మీటరు మళ్ళీ అర కిలో మీటరు స్ట్రైట్ వస్తే కనుక మీకు ఒక సెంటర్ సెంటర్ తగులుతుంది సర్కిల్ ఆ సర్కిల్ నుంచి మళ్ళీ రైట్ తీసుకుని స్ట్రైట్ గా వస్తే కనుక మీకు ఒక గాంధీ విగ్రహం కనిపిస్తుంది గాంధీ విగ్రహం కనిపించిన దగ్గర నుంచి మీరు మళ్ళీ ఒక రైట్ తీసుకుంటే అప్పుడు కుడివైపు తిన్నంగా వస్తే కనుక నేను కరెక్ట్ గా ఇక్కడ శర్మిష్ఠా అనే ఒక రెస్టారెంట్ద దగ్గర ఉన్నానండి ఆ రెస్టారెంట్ దగ్గరకు వస్తే నేను మీకు కనిపిస్తాను వచ్చి నన్ను పికప్ పిక్ చేసుకుందురు కాని అంతేనండి ఈ అడ్రస్ కి వస్తే సరిపోతుందండి